నాగలి వ్యవసాయంలో వ్యవసాయానికి ఉపయోగించే పరికరం దీనిని పొలం దున్నడానికి మరియు విత్తనాలు వేసే సమయంలో ఉపయోగిస్తారు ఎడ్లబండి దీనిలో పొలానికి స సంబంధించిన వివిద సామాగ్రిని సరఫరా చేయడానికి యూజ్ చేస్తాం ఉపయోగిస్తాము మరియు మోటార్లు వీటిని నీటిని తొడుకోడానికి వ్యవసాయంలో పంటను తడపడానికి ఉపయోగిస్తాము మరియు మోటారు పంపులు వీటిని మందు కొట్టడానికి మరియు వివిధ రకాలైన రసాయానాలను ఉపయోగించడానికి ఉపయోగిస్తాం